నేను నా బ్యాంక్ మొబైల్ యాప్ని తెరిచి నా స్టేట్మెంట్ను చూస్తున్నాను అందులో నా మొబైల్ బిల్లు చెల్లింపు కోసం కొంత డబ్బు తగ్గిందని అనిపిస్తుంది అయితే ఈ తగ్గింపు సరిగ్గా ఉందో లేదో ఒకసారి నిర్ధారించుకోవాలనుకుంటున్నాను యాప్లో చూపిస్తున్న వివరాల ప్రకారం తగ్గించిన మొత్తం వంద రూపాయలు నా మొబైల్ నెంబర్ తొమ్మిది ఎనిమిది ఏడు ఆరు ఐదు నాలుగు మూడు రెండు ఒకటి సున్నా ఈ తగ్గింపు ఎందుకు వచ్చిందో మరియు ఇది సరైన మొత్తమో కాదో తెలుసుకోవడానికి నేను యాప్లో వేరే ఆప్షన్ ఏమైనా ఉందా అని చూస్తాను లేదా బ్యాంకుకు మెసేజ్ లేదా కాల్ చేసి అడుగుతాను ఎందుకంటే మొబైల్ బిల్లులో నాకు తెలిసినంతవరకు ఎలాంటి తగ్గింపు లేదు ఒకవేళ ఇది పొరపాటుగా జరిగి ఉంటే దానిని సరిచేయాలి కాబట్టి బ్యాంక్ యాప్లో ఈ వివరాలను ఒకసారి సరిచూసుకోవడం ముఖ్యం